నాకు పాటలు పాడటం నిజంగా చాలా ఇష్టం నేను స్కూల్లో చదువుతున్నప్పుడు పాటల కార్యక్రమం జరిగేటప్పుడు పేరైతే ఇచ్చి వేసాను కానీ నాకు స్టేజ్ ఎక్కడం అనేది నిజంగా చాలా భయం కానీ మా తోటి విద్యార్థులు కానీ నా స్నేహితులు టీచర్లు అందరూ నాకు ధైర్యం చెప్పి నాకు పాడమని ఎంకరేజ్ చేశారు నేను అప్పుడు ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కిన అప్పుడు చెమటలు పట్టి వేశాయి కానీ ఎక్కిన తర్వాత నేను పాట పాడిన తర్వాత నా పాటను అందరూ మెచ్చుకోవడంతో నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది ఆ సిచ్యుయేషన్ ఎంతోమంది చప్పట్లు కొట్టారు ఆ విషయంలో నాకు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది